నేను చేసే వంటలలో ఏదైనా తప్పు అయితే అది అలానే వృధా చెయ్యకుండా అలానే ఏదో ఆ కరేవేపాకు అల్లం కారం ఆలా వేసుకుంటూ అలానే చేస్తాను వంటను వృధా చెయ్యకుండా అలానే వంటను చేసుకుంటూ వెళతాను ఒకరోజు ఇలాగే నేను మా అమ్మ నాన్న ఇంట్లో ఎవ్వరు లేకుండే నేను నాకు టమాటా చారు ఎలా చేయాలో తెలియక ఒక పాత్రలో టమాటాలు అవి ఎక్కువగా కొయ్యకుండా టమాటాలు ఎలా ఉన్నాయో అలా అందులో వెయ్యడంతో కొన్ని వాట్ కొన్ని నీళ్ళు మాత్రమే పోసి వంట కొన్ని నీళ్ళు మాత్రమే పోసి పెడితే ఆ నీళ్ళు మొన్నీ మంటకి ఆ నీళ్ళు అన్ని పోయి ఆ టమాటాలు మాత్రమే కొంచం మాడిపోయినట్టు అయిపోయేసరికి అదే ట అదే సమయంలో మా నాయనమ్మ వచ్చి అవి వృధా చెయ్యకుండా ఆ టమాటాలని పైనంగా ఉన్న పొట్టు తీసి అవి మంచిగా శుభ్రం చేసి అవి మంచిగా మొత్తం అందులో కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ ఆ పోయి మీద పెట్టి మంచిగా అది చారు చేసి అప్పుడు అది వృధా కాకుండా ఆ చారుని మంచి రుచికరంగా చారు తయారు చేసింది ఆ ఆ సమయంలో నేను అనుకున్నాను నేను ఎందుకు ఇలా చేశాను అని నేను కూడా మళ్ళీ ప్రయత్నిదాం అన్నట్టుగా నేను కూడా అలా చాల వంటలు చేశాను ఏదైనా తయారుకాకపోతే ఏదైనా నేను అనుకున్నట్టు అది కాకపోతే అది ఎప్పుడు వృధా చెయ్యకుండా అది ఇంకా మంచిగా రుచికరంగా రుచికరంగా వచ్చేటట్లు ఏదో ఒక విధంగా ఏదో ఒకటి ఏదో ఒక రుచికరమైనది మసాలా అల్లం కారం జిలకర్ర పసుపు ఇవన్నీ వేసుకుంటూ మంచి రుచికరంగా చేస్కునే చేసుకుంటాను చేస్కునేదాన్ని కానీ ఎప్పుడు వృధా చేయకపోయేది వృధా చేసే టైంలోనైనా మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఎవరో ఒకరు ఇలా వృధా చెయ్యకూడదు ఇలా చెయ్యాలి ఇలా ఒకలా ఇలా వృధా అయినా కూడా పైనంగ పొట్టు తీసి మంచిగా అవి చారు చెయ్యాలి అని ఆ సమయంలో నాకు చెప్పేవారు నేను అదే అదే విధంగా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నప్పుడు అదే విధంగా చేసుకుంటూ వెళ్ళేదాన్ని అదే సమయంలో నాకు మంచిగా వచ్చేది ఆ ఫస్టు ఒక ఒక గిన్నె పెట్టి అందులో నూనె మసా నూనె జిలకర్ర పసుపు ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళేదాన్ని అందులో ఏమైనా నేను అనుకున్నట్టు కాకపోయినా కూడా అది అలానే చేసుకుంటూ రుచికరంగా చేసుకొని మంచిగా తినేదాన్ని మనం చేసుకునే దాంట్లో తప్పు వచ్చిన పర్లేదు కాని అది ఏమి వృధా చెయ్యకుండా అలానే ఏదో ఒకటి రుచికరమైనవి మన ఇంట్లల్లో మసాలా పొడి చికెన్ పొడి జీలకర్ర అల్లం ఇవి ఉంటాయి మసాలా పొడి వేసుకుంటే ఏదైనా రుచికరంగా అనిపిస్తుంది అవి వేసుకుకొని తయారు చేసుకుంటే మంచి రుచికరమైన కూరలు తయారవుతాయి కానీ నేను చేసుకున్నట్టు రాలేదే అని ఏ కూరలు వృధా చెయ్యకూడదు వృధా చెయ్యకుండా అలానే మీ తెలివిని ఉపయోగించి ఏ ఉపయోగించి మంచి రుచికరమైన కూరలు చారులు చేసుకొని తినాలి కానీ వృధా చెయ్యకూడదు వృధా చెయ్యడం వల్ల కూడా ఏమి ఏమి రాదు నువు నేర్చుకునేటప్పుడు కానీ నేర్చుకున్నాక అయినా కానీ ఏవైనా నువు అనుకున్నట్టు కాకపోతే అది వృధా చెయ్యకుండా ఎలా చెయ్యాలి ఇది ఎలా చేస్తే రుచికరం వస్తుంది ఏవేమి వేస్తే రుచికరం వస్తుంది అన్న ఉపయోగించాలి అలా ఉపయోగించకపోయినా నీకు అంత తెలివిలేకపోయినా పక్కన మమ్మీ అమ్మ ఉంటుంది అమ్మమ్మ ఉంటుంది పెద్దవారు ఉంటారు వాళ్ళని అడిగి ఎలా చెయ్యాలి అనేది చేసుకోవాలి ఇప్పుడు కాలంలో ఫోన్లు అన్ని ఉన్నాయి అందులో యూట్యూబ్లో చూసుకుంటూ అయినా మనం ఎలా చేసుకోవాలి అనేది చేసుకోవాలి కానీ ఎప్పుడు మనం మన వంటని వృధా చెయ్యకూడదు ఒకవేళ మనం చేసే వంటలో ఏమైనా తప్పులు జరిగిన కూడా ఎలా చెయ్యాలీ అని అలోచించి చెయ్యాలే తప్ప ఎప్పుడు మన వంటకరలని వంటరని వంటని వృధా చెయ్యకూడదు వృధా చేసి పడపోయ్యకూడదు మనం మన తెలివిని మనకంటూ ఉన్న తెలివిని ఉపయోగించి ఎలా చెయ్యాలి అనేది ఎలా చేస్తే ఎలా రుచి వస్తుందో అనేది మాత్రం చూసుకొని చూసుకొని మనకి ఇష్టం వచ్చిన్నట్లు చూసుకొని తినాలి కానీ ఎప్పుడు వృధా చెయ్యకూడదు మంచి ఒక పాత్ర తీస్కొని పాత్రలో ఫస్ట్ ఆయిలు నూనె జీలకర్ర పసుపు ఉల్లిగడ్డ మిరపకాయ ఇవన్నీ వేసుకొని ఒక రుచికరమైన వంట చూసుకొని తినాలి తప్ప ఎప్పుడు వృధా చెయ్యకూడదు